సురేష్ వాళ్ళ పేరెంట్సేనా అండి నేను తన స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడ్తున్నానండి తన గురించి మీతో కొంచెం మాట్లాడాలి తను ఇప్పుడు పదవ తరగతికెళ్తున్నాడు కదండీ తన దగ్గర నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అవి మీకు తెలియపరచాలని మీకిప్పుడు కాల్ చేశాను తను క్లాస్కి రోజు రావట్లేదండి వచ్చినా పక్క పిల్లల్ని చెడగొట్టడం వాళ్ళని వినకుండా చెయ్యడం అలా ఉంటున్నాడండి తను యూనిఫామ్ వేసుకు రావట్లేదు ప్రతి ఒక్కరు యూనిఫామ్ అనేది ఎందుకు పెడతామండి స్కూల్లో అందరు సమానమనేది ఆ ఉద్దేశంతోనే స్కూల్ యూనిఫామ్ అనేది పెట్టారు దాన్ని లెక్క చేయకుండా మీ అబ్బాయి మీ ఇష్టమొచ్చినట్టు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని ఇన్షర్ట్ లేకుండా స్కూల్ యూనిఫామ్కి ఒక టై ఒకటి ఇది ఉంటుంది అదేమీ సరిగ్గా ఆ వస్త్రధారణే అసలు సరైంది కాకుండా వేసుకొస్తున్నాడు అండ్ తన పంక్చువాలిటీ అనేది టైంకి ఉండాలండి ఇప్పుడు మేము చదువు నేర్పిస్తున్నామంటే టైంకొచ్చి టైంకి వెళ్ళేలా ఉండాలి తనకి నచ్చిన టైంలో వచ్చి తనకి నచ్చిన టైంలో వెళ్తున్నాడు ఒక స్కూల్ ఇది కాబట్టి ఒక టీచర్ చెప్పిన పద్ధతి ఫాలో అవ్వాలి అందరు తనని చూసి ఆదర్శంగా ఉండాలి కానీ తనని చూసి చెడిపోకుండా ఉండకూడదు ముఖ్యంగా మీరు అదే అండి మీరు ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు కదండీ మీరు పంపిచేటప్పుడు అదేండి రెండు మూడు సార్లు ఎవరో ఇద్దరు టీచర్లకి కూడా దొరికాడండి గోడలు దూకుతూ బయటకెళ్ళిపోవడం ఎందుకురా అలా చేస్తున్నావంటే టీచర్ని ఎదిరించడం అవన్నీ తప్పు కదూ పనులు కదండి ముఖ్యంగా తన జుట్టు అసలు సరైన పద్ధతిలోనే ఉండదండి ఏవేవో రకరకాల స్టైల్లు రకరకాలుగా ఉంటాడు తనని చూసి వేరే పిల్లలు కూడా చెడిపోతున్నారండి వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను మళ్ళీ కంప్లైంట్స్ చేయడం ఇదేమన్నా సరైన పద్దతా అండి మీరే చెప్పండి లోపలికొచ్చాక మాది బాధ్యత అండి లోపలికొచ్చాక మేము చూసుకుంటామండి తను రావడం కూడా టైంకి రావడంలేదు మాట వినడంలేదు

తను చదివించే బాధ్యత వరకు మాదే అండి తను చదువుకోడానికి కూడా తను చదువుతానంటే మేము చ తను చదువుతానన్నా చదివించొద్దన్నా చదివించేది మాది తను రావాలి కదండి ముందు తను రావడంలేదు ఫస్ట్ స్టడీస్ విషయంలో అయితే మేము మొన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ పర్సనల్గా మేము మీకు పంపించడం జరిగింది పేరెంట్స్ అన్నీ సైన్ పెట్టించమని తన పెర్ఫార్మన్స్ అనేది ఏ మాత్రం బాగాలేదండి మీరెలా సైన్ పెట్టారో నాకు ఇప్పుడికీ అర్ధం కావడంలేదండి అది మరి మీరు మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఎందుకండి చెప్పండి పేరెంట్స్కి వాళ్ళకి ఎంతచ్చాయి ఎంత జరిగింది అనేది తెలుసుకోడానికి తనకి ఒక్కటంటే ఒక్క సబ్జెక్ట్లో కూడా ఒక సరైన మార్కులే లేవండి తనకి మీరు అవి చూసుకుంటారా